నా అభిమాన కళాకారులు ఒకరు గాయకులు అంతే కాకుండా వారి గురించి చెప్పాలంటే వారికి ఎంతో ఆ తెలివిగలవారు అందుకే ఇప్పుడు ప్రస్తుతం హా యొక్క మంచి స్థాయిలో ఉన్నారు అంతేకాకుండా తను ఒక అ మంచి గాయకుడు అతను పాడే ఒక్కొక్క విషయాలు తన గాయ తన యొక్క పాటలతో ఎంతోమందిని మేమర్ మైమరిపిస్తాడు అంతేకాకుండా తన యొక్క పాటలు వినేటప్పుడు ఆ పాటలతో మునిగితేలే విధంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయం ఎలా ఉంటుంది అంటే ఒక మంచి సంతోషంగా సంతోషాన్ని కలిగించే విధంగా ప్రతి ఒక్క విషయం ఆ వాళ్ళ యొక్క పాటల మూల్యంగా రాస్తుంటాడు అలా ప్రతి ఒక్క విషయాన్ని చేసేటప్పుడు ఇలా చేయాలి ఏ విధంగా చేయాలి అలా పట్టుదలగా చేయడం వల్ల తను ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అందువల్ల ప్రతి ఒక్క విషయాన్ని చేసే ముందు మన వల్ల అవుతుంది అని ప్రతి ఒక్క విషయం చేసేటప్పుడు ఆ పట్టుదలగా ఉండడం వల్ల తను ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అందువల్ల ఒక్క మంచి గాయకుడుగా అతను ఎంతోమందిని మైమరిపించి ఒక మంచి పాటలతో ప్రతి ఒక్కరిని సంతోషం కలిగించే విధంగా తన పాటలు రాయడం వల్ల ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి తన పాటలు అంటే ఎంతో హ సంతోషాన్ని కలిగిస్తుంది ఎటువంటి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు తన యొక్క పాటలు వినేటప్పుడు ఏ విషయాన్ని అయినా జయించగల ఒక మనో ధైర్యాన్ని కలిగించే విధంగా తను రాసే గాయాలు అనే ఆ గాయ ఒక గాయకుడిగా తను ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరిని మీకోర మైమరిపించి ప్రతి ఒక్కరిని వాడి యొక్క వాళ్ల యొక్క కష్టాలను బయటికి రావ రావడానికి ఎంతో సహాయపడుతున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని చేసే ముందు ఆ మన వల్ల అవుతుంది అనుకో ఆ ఆ ఒక మంచి నమ్మకం తనమీద ఉన్న నమ్మకం ఒక పోరాడే ధైర్యంగా ప్రతి ఒక్క విషయాన్ని చేయగలం అనే అనుకోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అతను ఒక మంచి గాయకుడుగా ఉన్నాడు